హలో సుష్మిత క్యాబ్ ట్రావెల్స్ అండి మాట్లాడేది నాకు ఒక క్యాబ్ పంపించాలి మేడం నేను ఆస్ట్రేలియా నుంచి ఇప్పుడే ఫ్లైట్ దిగాను నేనా వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగాను మేడం నేనొక్కదాన్నే మేడం నేను ఇలా ఆంధ్రప్రదేశ్లో కొన్నిప్లేసెస్ అనేది నేను చూడాలి అనుకుంటున్నాను మేడం వైజాగ్ బీచ్ టెంపుల్ ఇవన్నీ చూడాలనుకుంటున్నాను అవును మేడం ఒక టెన్ డేస్ ఉంటాను మేడం ఇక్కడ నేను ఎక్కడికి ఏ ప్లేస్కి వెళ్ళినా నాకు ఎకామిడేషన్ అనేది చూడాలి మేడం అవును మేడం సరే మేడం ఒకసారి చెక్ చేయండి నాకు ఏసీ కారు కావాలి మేడం సరే మేడం ఎమౌంట్ ఎంతయినా పర్వాలేదు మేడం మొత్తం రూము మొత్తం రూమ్ ఫెసిలిటిస్ కూడా మీరే చూసుకోవాలి మేడం హా మనీ ఎంతయినా పర్వాలేదు మేడం చేసేస్తాను మేడం ఎంతవుతుంది మేడం అసలు హా పర్వాలేదు మేడం టైమ్కి డ్రైవర్ని పంపించండి మేడం సరే మేడం కొంచెం టైమ్కి వచ్చేలా చూడండి మేడం ఓకే మేడం థ్యాంక్ యూ ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ